నేను ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ గూగుల్ మ్యాప్స్ ఇవి రెండింటిని నేను చాలా సార్లు వా వాడతాను ఎప్పుడైనా నేను ఏదైనా ఈ ఇంటర్నెట్లో ఏదైనా చూసి అది నాకు అర్ధం కానప్పుడు దాన్ని నేను అలాగే నేను తీసుకు వెళ్ళి ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ వాడి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని అర్థం చేసుకుంటాను సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నాకు ఏదైనా నాకు తెలవని భాషలో ఏదైనా చూసినా లేదంటే తెలియని భాషలో ఏదైనా చదివినా నాకు అర్థం కానప్పుడు అది నాకు తెలుగులో చెప్పడం వల్ల నాకైతే అర్ధం అవుతుంది కానీ కొన్ని కొన్ని సమయాలలో ఏం జరుగుతుంది అంటే అక్కడ ఎక్కడైతే నేను చదువుతున్నానో వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు సరిగా దాన్ని వ్యాకరణంలో రా రాయకపోవడం వల్ల ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అనేది సరిగా పనిచేయదు అప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది అలాగే గూగుల్ మ్యాప్స్ గురించి వస్తే ఏదన్నా తెలియవని కొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అది అయితే అడ్రసు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది కాకపోతే ఏంటంటే అది తరచుగా నన్ను తప్పు దారిలో తీసుకు వెళ్ళడం చిన్న చిన్న గల్లీలలో గల్లీలలోకి తీసుకు వెళ్ళి ఇరికించడం మాత్రం చాలాసార్లు అయితే చేసింది కానీ ఎట్టకేలకైతే మొత్తానికి మొత్తానికి తెలవని ప్రదేశాలలో మాత్రం ఏదో ఒకటి కొంచెమైనా నాకు దారి తెలిసే విధంగా అయితే దారి తెలిసే విధంగా మాత్రం అయితే గూగుల్ మ్యాప్స్ అయితే నాకు చాలా చాలా ఉపయోగపడింది